నాకు ఒక ఫెస్టివల్కి బట్టలు కావాలి అయితే ఇక్కడ నాకు వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో లెహంగా అలాగే పర్పుల్ కలర్లో ఒక డ్రెస్ నా సైజు ఎక్స్ఎల్ ఆ సైజులో నాకు ఇక్కడ డ్రస్లు ఉన్నాయో లేదో మీరు చెక్ చేసి నాకు చెప్పగలుగుతారా అయితే చాలా చోట్ల చూశాను అలా అక్కడ అందుబాటులో లేదు ఇక్కడైనా నాకు అలాంటి కలర్సు అలాంటి సైజులో నాకు కొంత అర్జెంటుగా ఉంది మీరు ఇక్కడ అనేబుల్గా ఉందో లేదో మీరు కొంచెం త్వరగా చెక్ చేసి నాకు చెప్ప గలుగుతారేమో అని చూస్తున్నాను వీలైతే వాటికి మ్యాచింగ్ శాల్స్ అలాగే క్లిప్స్ అలాంటివి అన్ని కూడా మీ దగ్గర దొరుకుతాయేమో అనేబుల్గా ఉన్నాయేమో మీరు కొంచెం చెక్ చేసి నాకు వాటి వివరాలు వాటి అమౌంటు అలాగే ఏ కలరు ఏ సైజు అవన్నీ నాకు కొంచెం మీరు చెక్ చేసి చెప్పగలుగుతారని నమ్ముతున్నాను